నమస్తే సార్ నా పేరు చందు నేను నిన్న మీ కంపెనీ క్యాబ్ బుక్ చేసుకున్నాను బట్ ఏమిటి అంటే అనుకున్న టైంకి మీ యొక్క డ్రైవర్ నన్ను టెల్యూషన్లో దింపలేదు నాకు అర్జెంట్ వర్క్ ఉండే బట్ ఏమిటి అంటే నేను వెళ్లాల్సి ఉండే బట్ మీ నిర్లక్ష్యం వల్ల మీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల నేను వెళ్ళలేకపోయాను నాకు అర్జెంట్ మీటింగ్ కూడా మిస్ అయిపోయింది నాకు టూ థౌజండ్ లాస్ అయింది దీంట్లో అండ్ ప్లస్ ఏమిటి అంటే ఇప్పుడు దీనికి మీరు ఎక్స్ప్లానేషన్ ఇవ్వాల్సిందే ఏమిటి అంటే మీకు ఆల్రెడీ నేను అమౌంట్ పే చేశాను మీరు మాకు ఆ పేమెంట్ రిటర్న్ బ్యాక్ చేయాల్సిందే కాబట్టి మీకు రేటింగ్ కానీ రివ్యూ కానీ చాలా తక్కువ ఇస్తున్నాను దీన్ని కంపల్సరిగా మీరు నాకు దీనికి రివ్యూ చెప్పి తీరాల్సిందే